ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ వంటి బ్యాంకులు ఎక్కువగా మనకు భీమా సేవలను బ్యాంకింగ్ సేవలను ఎక్కువగా అందిస్తున్నాయి ప్రజలకు తక్కువ డబ్బులతో కట్టించుకోని భీమా చేసి ఇస్తున్నారు అదేవిధంగా రుణమాఫీలు అదేవిధంగా డోక్రా మహిళలకు రుణాలు వంటివి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకులో ఎక్కువగా ఇస్తున్నారు ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పట్టణాల్లో నగరాల్లోని వ్యాపారాలకు ఎక్కువగా లోన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇండియాలో ప్రజలకు సన్నిహితంగా సహాయం చేస్తూ వారి ఆర్థికంగా లాభం పొందుతున్నారు